హలో మీకు ఏ పుస్తకాలు కావాలి అటువంటి పుస్తకాలు ఉన్నాయి కనుపర్తి వరలక్ష్మమ్మ పుస్తకాలతో పాటు మా దగ్గర చాలా మంది రచయితల పుస్తకాలు కూడా ఉన్నాయి కనుపర్తి వరలక్ష్మమ్మ గారు గురించి చెప్పగలను ఆవిడ పద్దెనిమిది వందల తొంభై ఆరు అక్టోబర్ ఆరూన పాలపర్తి శేషయ్య హనుమాయమ్మ దంపతులకు బాపట్లలో జన్మించారు ఈమెకు ఐదుగురు సోదరులు మరియు ఇద్దరు సోదరీమణులు ఆవిడ రచనలు సాదరలేఖలు మా ఊరు కథ ఎట్లా వుండాలి ఇలా ఎన్నో రచనలు చేశారు కనుపర్తి వరలక్ష్మమ్మ గృహలక్ష్మీ స్వర్ణ కంకణం మరియు కవితా ప్రవీణ అనే బిరుదులు కూడా ఉన్నాయి ఆవిడ వాటితో పాటు గుంటూరు జిల్లాల్లో గొప్ప సభ్యురాలుగా కూడా ఉంది అలాగే గృహలక్ష్మీ స్వర్ణ కంకణాన్ని పంతొమ్మిదివందల ముప్పై నాలుగులో ఆవిడ అందుకున్నారు ఈమెకు పంతొమ్మిదివందల తొమ్మిదిలో కనపర్తి హనుమంతరావుతో వివాహం జరిగింది ఆవిడ పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది ఆగస్ట్ పదమూడున మరణించారు వీటితో పాటు మీకింకేమైనా బుక్స్ కావాలంటే మా లైబ్రరీకి రండి